బైకుకి నాలుగు గేర్లు ఉంటాయి అందులో తరచుగా రెండవ గేర్ని ధరిస్తారు ఎందుకు అంటే నాలుగు గేర్లలో రెండవ గేరు వెయ్యడం వల్ల భద్ భద్రత ఉంటుంది ఏ యాక్సిడెంట్ కాకుండా స్పీడ్గా వెళ్ళకుండా జాగ్రత్త పడతాము ఇవన్నిటికీ చాలా పెద్ద మొత్తంగా డబ్బులు ఖర్చు అవుతాయి ఈ గేర్లతో పాటు సేఫ్టీగా హెల్మెట్ కూడా ధరిస్తారు మొత్తం బైకుకు నాలుగు గేర్లు ఉంటాయి ఈ గేర్లలో రెండవ గేర్ చాలా ఇంపార్టెంట్ దీనివల్ల ఏ అపాయం కలగకుండా ఉంటుంది